ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటంటే నేను ఆన్లైన్లో అయితే బడ్స్ అనేవైతే బుక్ చేశాను బడ్స్ అనేవి అయితే బుక్ చేయటం వల్ల నాకు ఎన్నో రకాల ఉపయోగాలైతే కలిగినాయి ఎలాంటివంటే నేను ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు అంటే బైక్ మీద లేకపోతే కారులో డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడడానికైతే కుదరదు అలాంటి సమయంలో ఆ బడ్స్ పెట్టుకుంటే ఎంతో ప్రశాంతం అంటే చాలా నార్మల్గా అయితే మాట్లాడుకున్నట్టు వెళ్ళిపోవొచ్చు అలాగే బండిమీద వెళ్ళేటప్పుడు అయితే ఆ బడ్స్ పెట్టుకోవటం వల్ల ఎలాంటి నాయిస్ డిస్టబెన్స్ అంటే శ్ర వాయిస్ కట్ అవ్వటం కాని లేపోతే గాలి సౌండ్ వల్ల మన మాట వాళ్ళకు వినపడకపోవటం కాని ఇలాంటివి అయితే జరగవు అంతే కాకుండా అవి చాలా తక్కువ కాస్ట్లో అయితే వచ్చినాయి అది విడిగా అయితే రెండు వేల ఆరొందల నుంచి రెండు వేల ఎనిమిదొందల వరకు ఉండేది అలాంటిది నాకు ఆఫర్లో రెండు వేల నాలుగు వందలకే దొరకటం అనేది చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు అంతే కాకుండా నేను అవి కొన్నప్పుడు చాలామంది అవి సౌండ్ బాగా మంచిగా రావు వాయిస్ సౌండ్ డిస్టబెన్స్ వస్తుంది చార్జింగ్ ఉండదు ఇలా చెప్పారు కాని నాకు అయితే ఆ ఐటెం నచ్చింది అనిపించింది అందుకు అనే కొన్నాను కొన్నా తర్వాత నేను వాడి చూస్తే అది అయితే ఏ అంటే చార్జింగ్ కూడా మనకు టూ డేస్ త్రీ డేస్ అలా వస్తుంది అంతే కాకుండా సౌండ్ పొల్యూషన్ ఉండదు ఆడియో కూడా చాలా విసిబుల్గాను అలాగే మనం మాట్లాడే మాట కూడా వాళ్ళకి చాలా క్లారిటీగా కూడా వినిపిస్తుంది అలాగే అందుకే ఎవరైన ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు అంటే ఎవరైన బడ్స్ కొనాలి అంటే నేను ముందుగా ఈ బడ్స్ బోట్ బోట్ బడ్స్ అయితే కొనమని ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఈ బోట్ అంటే మనం కొన్న తర్వాత అయ్యో డ్యామేజ్ వస్తుంది ఏమో ఏదైనా వారంటీ ఉంటుందో ఉండదో అనుకోవటానికి మనం నార్మల్వి కొనుక్కుంటే అలాగే అనుకోవచ్చు బోట్ అనేది కంపెనీ కాబట్టి వాటికి ఖచ్చితంగా వారంటీ అయితే ఉంటుంది అందుకే ఇలా మనం వారంటీ ఉన్న ఐటమ్స్ కొనుక్కోవటం వల్ల ఒకవేళ మనం వాడేటప్పుడు ఏదైన డ్యామేజ్ వచ్చినా కానీ అది వారంటీ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనమైతే అది తీసుకువెళ్ళి ఆ కంపెనీ వాడికో లేకపోతే ఆన్లైన్లో బుక్ చేస్తే కస్టమర్ కేర్కి కాల్ చేసి రిపోర్ట్ పెట్టి కంప్లైంట్ రైస్ చెయొచ్చు ఇలా లేకపోతే ఏదైనా బయటకి కొనటం వల్ల వాళ్ళు కంపెనీ బ్రాండెడ్ నేమ్ వేసివున్నా కానీ డూప్లికేట్ ఐటమ్స్ అయితే వస్తాయి సో ఆన్లైన్లో కొనుక్కోవటం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు అయితే జరుగుతాయి ఎవరైనా సరే ఒకరు చెప్పారు అని మనం నమ్మకుండా మనం మనకై మనం ఏదైనా ఐటెంకాని వస్తువుకాని తీసుకోని వాడిన తర్వాతే దాని గురించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఎన్నో రకాలుగా చెప్తారు నేను ఈ కంపెనీ వాడుతున్నాను నువ్వు కూడా ఇది వాడు బాగుంటుంది ఒక్కొక్కరు చెప్తారు వాళ్ళకంటే మంచి కంపెనీ నీకు కొనాలని ఉంటుంది కానీ వాళ్ళు చెప్పారని చెప్పి మీ డేసిషన్ మార్చుకోకుండా నీకు నచ్చింది నువ్వు కొనుక్కుంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు మొత్తం నీకు లాభం అవుతాయి అంతేకాకుండా ఎన్నో ఐటెమ్స్ అయితే ఇలా మనకి డిస్కౌంట్లో కూడా లభిస్తాయి